వ్యవసాయంలో జన్యుపరంగా చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది రసాయన పురుగు మందులు వాడకూడదు మంచిగా ఇంటి దగ్గర తయారు చేసుకున్నటువంటి పెంటను మరియు ఎలాంటి పంటకైనా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది దానివల్ల మంచిగా ఎలాంటి అంతరాయం కలగకుండా ఆరోగ్యంగా ఉంటారు మంచిగా పంట లభిస్తుంది